నమస్కారం అండి నాకు ఒక మంచి ఫోన్ కావాలండి ఏ మోడల్ అయితే బాగుంటుందని అంటే మీ ఒపీనియన్ తీసుకుని కొనుకుందామని అనుకుంటున్నాను నాకు ఫోన్లు గురించి అంత పెద్దగా తెలియదు అందుకని మీ ఒపీనియన్ తీసుకుని మీరు ఏ ఫోన్ అయితే బాగుంటుంది అంటే కొంచెం అది ఒక మంచి ఫోన్ నా కోసం ఒకటి తీయండి వన్ నేను ఒక ఇరవై వేలు వరకు పెట్టగలను అండి అవునండి అంటే ఆలోచన అంటు ఏమీ లేదు నేను సామ్సంగ్ అయితే బాగుటుంది అని అనుకుంటాను నాకు అయితే ఎక్కువ స్టోరేజ్ ఉన్నది కావాలి ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ ఉండాలి నేను ఫైల్స్ అవి ఎక్కువ సేవ్ చేసుకుంటు ఉంటాను అందుకోసం స్టోరేజ్ ఎక్కువ ఉన్నది అయితే బాగుంటుంది అని నేను అనుకుంటాను ఫోటోగ్రఫీకి ఫైల్స్ ఎక్కువ సేవ్ చేసుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తాను అండి నేను అందుకని ఫోటో కూడా బాగా సూటబుల్గా ఉండేలాగా ఎక్కువ స్టోరేజ్ ఉండేలాగా చూడండి కెమెరా ఇంపార్టెంట్ అండ్ స్టోరేజ్ కూడా ఇంపార్టెంట్ అండి చేస్తాను అండి ఫైవ్ జీయే ఫైవ్ జీయే తీసుకుంటాం ఫైవ్ జీ అయితే బెటర్ అంటారా అంటే సిగ్నల్స్ అవి బాగా ఉంటాయా ప్రస్తుతానికి ఎవరు వాడట్లేదు కాబట్టి అంత సిగ్నల్స్ ఉండవు ఏమో అని నా డౌట్ అండి

కరక్ట్ అవునండి అంటే నాకు ఫీచర్స్ గురించి అంత బాగా తెలియదు అండి కాకాపోతే మీకు ఇంక ఇచ్చాను మీరు సరిగా చూసి మాకు చెప్పాలి

సరే అండి

అలాగే అండి అలాగే ఇంకా అస్తమానం రిపేర్లు రాకూడడు అండి మెయిన్ అంటే ఎక్కువ హ్యాంగ్ అయిపోకుండా ఉండాలి అండి అలాగే అండి ఇప్పుడు దాంట్లో అమౌంట్ కూడా మీరు కొంచెం చూడాలి అంటే నేను ఇరవై వేలు అన్నానని ఇరవై వేలకు ఫిక్స్ చేసి ఇవ్వకూడదు సరే ఇప్పుడు అది రియల్మీ స్టోర్స్ అవి గమ్ముని రిపేర్ వస్తే అవి మనకి అవైలబుల్గా ఉన్నాయాండి దగ్గరలో ఒకవేళ రిపేర్ వస్తే మళ్ళీ మీ దగ్గర ఇస్తే మీరు చూసుకుంటారు కదండి మళ్ళీ మీరు ఏమి అది ఓ సరే అండి ఓకే ఓకే అండి థ్యాంక్స్ అండి సరే అండి అయితే మీరు చెప్తున్న ఫోన్ ఖాయం చేయండి అమౌంట్ కూడా కొంచెం చూడండి మీరు చెప్పింది అంతా బాగా ఉంది

ఓ అలాగే అండి మరి ఇప్పటి వరకు మాట్లాడతానని చెప్పారు కదండి అలాగే అండి సరే అండి